మీడియాలో విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు తగిన ప్రాతినిధ్యం ఉందని అనుకుంటున్నారా భారతదేశ విద్యా చరిత్ర వివిధ కమిటీల కమీషనర్లు విద్యా నివరణ విద్య అనే పదం విద్ అనే మూల పదం నుంచి ఆవిష్కరింపబడినది విద్య అంటే తెలుసుకోవడం అని అర్థం ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ఎడ్యూసర్ అనే లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది తత్వాలు విద్యావేత్తలు మనో వైజ్ఞానికవేత్తలు ఇచ్చిన నివారణలు మనిషిని స్వార్దాహితుడిగా సాధించేలా తయారుచేసింది విద్య రుగ్వేదం ముక్తి లేదా మోక్ష సాధనలను తోడ్పడేదే విద్య ఆత్మ సాక్షాంతరమైనది విద్య భగవద్గీత అజ్ఞానాన్ని తరిమివేసే సత్యనివేచన అనేది విద్య మానవుడి బుద్ధి దేని ద్వారా వి వికసిస్తుందో మనస్ఫూర్తి పెంపొందుతుందో శిల్పం శీలం ఏర్పడుతుందో మానవుడు స్వశక్తితో నిల్పుతాడో అదే విద్య మానవుడు పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేదస్సు హృదయం ఒకదానిని ఒకటి ప్రదర్శించే అభిరుచులను సూచించేదే విద్య మనిషిలో అత్యంతమైన శారీరిక మనసిక ఆధ్యాత్మిక శక్తులను బహిరంగం చేసేదే విద్య గతం పునాది వర్తమానం మనము భవిష్యత్ మన లక్ష్యం ఏ విధ విద్యా విధానాలైనా భూతవర్తమాన భవిష్యత్తుకు సముచిత స్థానం ఉండాలి విద్యా ధ్యేయాలు విద్య వ్యక్తి పరిపూర్ణ మూర్తిమత్వం అభివృద్ధికి తోడ్పడాలి విద్య వ్యక్తిలో సృజనాత్మక శక్తిని వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి విద్య వ్యక్తి స్వభావాన్ని స్వయం శృతిని సామాజిక అభివృద్ధిని తోడ్పడే విధంగా ఉండాలి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా అన్ని కాలాలలో అందరికీ ఉపయోగపడేలా లక్షణాలు నిర్ధారించుకుంటూ వ్యక్తిగత సామాజిక సంపూర్ణ అభివృద్ధిని కాంక్షించే ధ్యేయంగా విద్య ఉండాలి సంస్కృతి వారసత్వాలను తత్వారి తారాలను అందించే ప్రక్రియంగా విద్య కొనసాగాలి విద్యార్థిని వినయ పదాలలో నడిపే విధంగా విద్య ఉండాలి విద్య రకాలు నియంత్రణ విద్య అనివేయత విద్య యాదృుచిక విద్య నియంత్రణ విద్య విద్యా వివరాలను సేకరించి అలవరచడానికి పాఠశాల కళాశాలలు నియమ ని నిబంధనలతో క్రమబద్ధకంగా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన విద్యను నియంత్రణ విద్య అంటారు ఈ నియంత్రణ విద్యలో వయో పరిమితిని అనుసరించి బోధన క్రమంలో జరుగుతుంది ఇది కృత్రిమ ప్రక్రియ ఇందులో వనరులు పరిమితం అనివేయత విద్య పాఠశాల కళాశాలలో చదువుకునే అవకాశం లేని వారికి మధ్యలోనే చదువు మానేసిన వారికి ప్రత్యేక అభ్యాసన అనుభవాల ద్వారా ఏర్పాటు చేసిన బహుముఖ విద్యా విధానాన్ని అనీవేయత విద్య అంటారు ఈ విధానంలో లక్షణాలు ప్రణాలికలు ఉంటాయి కానీ నియన్ నియమాలు నిబంధనలు సరళంగా ఉంటాయి కార్పొరేట్ కోర్సులు పోస్ట్ కోచింగ్లు ఉపగ్రహ కార్యక్రమాలు వేసవి విద్యా కోర్సులు నివరంత్రిక విశ్వవిద్యాలయాలు వంటి లాంటివి వీటికి వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు ఈ యాదృుచిక విద్య విద్య ఇది తనకు తెలియకుండానే కుటుంబం సంఘంలో జీవిస్తూ అర్జించే విద్య ఇది అనుభవం ద్వారా తన ప్రవర్తనను సర్ది దిద్దుకోవడానికి యాదృచితమైన విద్య అంటారు ఈ విద్యను ఎలాంటి సమయంలో నియమ నిబంధనలు ఉండవు కుటుంబంలోని సభ్యులు సమాజంలోని వ్యక్తుల ద్వారా కాక వ్యక్ వ్యక్తిగా తయారు కావడానికి విద్య ఉపయోగపడుతుంది కుటుంబం దేవాలయం చర్చ్ మసీదు గ్రంథాలయం ఆటశాల మత సంబంధిత కార్యములు దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు